నేను సరళ ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఇక్కడే మా ఊళ్లో ఉన్న ఒక చిన్న కంపెనీలో పని చేసే దాన్ని అకౌంటెంట్గా నేను అక్కడ పని చేస్తున్నప్పుడు ఒక ఆమె పద్మా అని ఇంకొక ఆమె కూడా పనిచేసేవారు అందులో పనిచేస్తున్నప్పుడు ఆవిడకి నాకు కొన్ని డిఫరెన్సెస్ వచ్చేవి ఆవిడకే కాకుండా అక్కడ మనకి మెయిన్టైన్ చేసేవారు ఇంకా ఆఫీసులో ఉండే వాళ్ళు వాళ్లకు కూడా నాకు డిఫరెన్సెస్ వచ్చేవి అంటే ఏంటంటే నేను ఏదైనా సరే కరెక్ట్గా చెయ్యాలి ఆ బిల్లులన్నీ నాకు కరెక్ట్గా ఉండాలి అనుకుంటూ ఉంటాను కానీ వాళ్లేమో బిల్లుల తర్వాత ఇస్తాము ముందు ఎంటర్ చేసేయండి ముందు ఎంటర్ చేసేయండి అంటూ ఉంటారు నేను అలా ఎంటర్ చేయను నన్ను సార్ తిడతారు కదా అని చెప్పి నేను వాళ్ళతో వాదించినప్పుడు వాళ్ళను నన్ను బట్టి విసుక్కోవడం నేను వాళ్ళని బట్టి విసుక్కోవడం జరిగేది వాళ్లతో సర్దుకోవడం అనేది నాకు చాలా కష్టంగా అనిపించేది కానీ నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండటం వల్ల వాళ్లు కూడా నాకు తగ్గట్టుగా మారడం జరిగింది నేను సర్దుకోవడం కాదు వాళ్లే నాతో సర్దుకుంటూ ఉండేవారు అంతేకాకుండా నేను అలా ఉండటం వల్లే నేను ఆ ఉద్యోగంలో ఎనిమిది ఏళ్లు పనిచేయగలిగాను నాకు జీవితం కూడా పెంచడం జరిగింది మా సార్ దగ్గర నాకు మంచి ఎంప్లాయి అనే ఒక గుర్తింపు కూడా లభించింది నాతోపాటు వర్క్ చేసేవారు సరిగా పని అది చేయకపోవడం వల్ల వాళ్లే జాబ్ను విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా వాళ్ళతో సర్దుకోవడం అంటే మనం తినేటప్పుడు లంచ్ చేసేటప్పుడు కొంత కొంతమంది జోక్స్ వేయటం ఇంకా నేను పని చేసేయి టైంలో అది చేసేయి ఇది చేసేయి మా పని కూడా నువ్వు చేసే ఇది మెయిల్ పంపించి నాకు ఎక్స్ట్రా పనులు చెప్పి నేను వెళ్లాల్సిన టైం కన్నా కూడా నన్ను ఇంకా ఒక గంట లేటుగా వెళ్లేలాగా చేసేవారు నాకు వాళ్లతో సర్దుకోవడం అనేది చాలా ఇరిటేటింగ్గా అనిపించేది కానీ నేను ఓపిగ్గా ఇంకా వీళ్లే మారుతారు ఇంక నేను ఇలా చేస్తే అన్న మారుతారు అని చెప్పి నేను వాళ్లకు తగ్గట్టుగా సర్దుకుంటూ ఉండేదాన్ని ఇది నాకు చాలా ఇబ్బందిని కలిగించింది కానీ నేను ఈ సమస్యలను పరిష్కరించడానికి అయితే వాళ్లతో ఒకసారి ఓపిగ్గా కూర్చొని వాళ్ల వల్ల నాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చెప్పాను వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్నారు మేడం మీకు ఇంకెప్పుడు ఇలా మా పనులైతే మీకు మీ చేత చేయించము మాకు ఎమర్జెన్సీ అయితే మాత్రమే చెప్తాం మేడం సారీ అని కూడా చెప్పారు